పంటలు నాటు వేయాలంటే మనకు ఫస్ట్ మనం జాగ్రత్త చూసుకోవాలి ఏంటంటే వెదర్ వల్ల మనకు చాలా ఇబ్బంది అనేది మనకు పంటకి పడుతుందన్నమాట ఎలా చెప్పాలి అంటే ఫస్ట్ మనము కా మొదటి మనం మాట్లాడేది అంటే కాలం గురించి మాట్లాడటం ఏంటంటే ఈ వానాకాలంలో ఈ ఎండాకాలంలో ఈ శీతాకాలంలో మనము తగ్గట్టు మనకు ఏదైతే అవసరం ఉన్నదో పంట మనము ఏ ఏ పంట వేయాలో అది మనం వేసేస్తాము కానీ ఈ ఇది మనం ఏదైతే పంట వేస్తున్నామో దానికి ఒక కారణం ఉంటుంది

నుక్సాన్ అవుతుంది దానిది ఈ వాతావరణం అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది ఈ రైతులకి ఎలా చెప్ప ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు రైతు ఒక పంట రెండు నెలల మూడు నెలల కోసం వేస్తారు అన్నమాట అంతా మన తన మొత్తము సేవింగ్ మొత్తం కూడా చేసి చేసేస్తారు ఒకవేళ వాతావరణం అనేది మంచిగా మంచిగా ఉంటే వాతావరణం ఎట్లాంటి సమస్య రాకుండా ఉంటుంది రైతులకి కానీ

పంట మంచి కావాలంటే వాతావరణ వాతావరణ సహాయం మనం తీసుకోవాల్సిందే అది మనకు మంచి దక్కాలి మంచి దక్కి అయితేనే మనకి మంచి పంట కలిసి వస్తుంది కలిసి వస్తుంది అన్నమాట ఇంకొకటి అది ఏమైనా చాలా రైతులకి నాశనం ఎప్పుడైతే అవుతుందంటే వాతావరణ వానాకాలంలో మన చలికాలంలో శీతాకాలంలో ఎప్పుడైతే వాన పడు పడు ఎక్కువ పడితే ఎప్పుడైతే ఎక్కువ పడుతుందో అప్పుడు అందరికంటే ఎక్కువ నాశనం నుక్సాన్ అనేది రైతులకే అవుతుంది ఎందుకంటే ఎందుకంటే ఏ ఏది ఉన్నా హద్దులో హద్దులో ఉంటేనే పంటకి మంచిది ఆ నీళ్ళు నీళ్ళు అనేది పంటకి పంట దగ్గర ఉండి అది మొత్తం సాఫ్ చేసిన తరువాత కూడా అన్ని వాతావరణంలో వాతావరణ మార్పు వస్తూనే వస్తూనే వస్తూనే ఉందంటే పంటకి చాలా నుక్సానుకారం ఇంకొకటి చాలా చాలా ఆ బాధ అనేది రైతులకి వస్తుందన్నమాట సో ఎప్పుడైతే మనము ప పంట వేస్తామో అది మనం గుర్తుపెట్టుకోవాలి అన్నమాట ఏంటి మన వాతావరణము మన పంటను మనం అంత మంచిగా ఉందా లేదా ఎందుకంటే మనం చెప్ప ఎందుకంటే మనము రెండు నెలల మూడు నెలల కోసం ఎన్నెన్నో మనం పైసలు తెచ్చి పంట పెడతామో రైతులో లోన్ తీసుకొని ఇదంతా అప్పు తీసుకొని పంట పెడతామో కానీ ఒకవేళ వాతావరణం వల్ల మనకు అది పంట మొత్తం నీళ్ళు పోయి పోతే మొత్తం ఖరాబ్ అయిపోతే మొత్తం

లేకపోతే మనకి దానివల్ల నాశనమే మనకు మనకు ఇబ్బంది అని కలుగుతుందన్నమాట దానివల్ల సో ఈ వాతవరణం వాతావరణం అనేది చాలా ముఖ్యమైనది మన రైతులకి దానివల్ల మనకి వచ్చే నష్టాలకి పంటలకి ఉన్నది అన్నమాట సో మనం మంచిగా పండించాలి అంటే వాతం అన్నది మనతో తగ్గట్టు ఉండాలి